నేను రాత్రంతా మేలుకొని చదివిన పుస్తకాలలో అంబేద్కర్ జీవిత చరిత్ర ఒకటి ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సి పట్టాను పొంది పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధనలు చేసారు మొదట్లో న్యాయవాదిగా అధ్యాపకుడిగా ఆర్థికవేత్తగా పనిచేసారు తరువాత భారతదేశ సా స్వాతంత్రం పత్రికల ప్రచూరణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగా వ్యవస్థాపన కోసం కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇతను బౌద్ధమతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌధంలోకి మతమార్పిడి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వము అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు ఇతను చేసిన విశేష కృషికి ఇతన్ని పుట్టినరోజున అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నాము రెండు వేల పన్నెండులో ది హిస్టరీ ది హిస్టరీ ఛానెల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగ్జైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ వరల్డ్లో అతను మొదటి స్థానంలో ఎంపికయ్యారు